హలో సార్ ఓకే సార్ చెప్పండి అవునా సార్ ఎంత ప్రైస్లో స్టార్టింగ్ ఉందండి అంటే సింగిల్ బెడ్ రూమేనా లేకపోతే డబుల్ బెడ్ రూమ్స్ అలా పెద్ద పెద్ద అంటే గార్డెనింగ్ పర్పస్కి అపార్ట్మెంట్లో ఏమైనా ఉన్నాయా సార్ ప్లేసెస్ ఎక్కువ సెక్యూరిటీ ఉంటుందా అండి ఓ ఓకే ఓకే ఏమైనా ప ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ మీకు కాల్ చేస్తామండి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ